మాకు గ్యాస్ అయిపోయింది బుక్ చేశాము తొందరలోనే గ్యాస్ తీసుకొచ్చి మాకు అందించగలిగారు మీరు ఆ గ్యాస్ ఇవ్వటం వల్ల మేము సంతృప్తిగా వంట చేసుకొని తినగలిగాము అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేచున్నాము